తెలంగాణలో ఉండే సాంకేతిక రంగం స్థానిక రంగం లేదా సమాజంలో ఎలాంటి మార్పీడి చేస్తుంది అంటే సాంకేతిక రంగం మరియు స్థానిక సంఘం సాంకేతిక అంటే చ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్న ప్రతి ఒక్కటి అంటే ఏదైతే మనం ప్రయోగాత్మకంగా చేస్తామో అది సాంకేతికం కిందికి వస్తుంది అది స్థానిక అంటే స్థానిక అంటే ప్రతి ఒక్కరు కూర్చొని ఒక దగ్గర నిలుచొని ఒక ఒక సమావేశం గురించి వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని ఏది నిజం ఏది అబద్దం ఎంతవరకు ఇది కరెక్ట్ అవుతుంది ఎంతవరకు ఇది అబద్దం అవుతుంది అని విషయాన్ని చూడడం ఈ రెండిట్లో ఉండే చాలా మార్పులు ఉంటాయి అంటే మార్పిడి మన ప్రజల్లో తెలంగాణలో సాంకేతికరంగం అనేది చాలా ముందుకు సాగుతుంది ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్ హైదరాబాద్ అనే ఒక సిటీ చాలా ఎదుగుదలలో ఉంది సాంకేతిక రంగంలో సాంకేతిక ఎందుకంటే సాంకేతికంగా వాడే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థులు అమ్మ ప్రతి ఒక్కరు సాంకేతికంగా మార్పు చెందుతున్నారు కనుక సాంకేతికత అనే చాలా ఎదుగుదలలో ఉంది స్థానిక సంఘం సమాజంలో మమేకం అవుతుంది వారి యొక్క అభిప్రాయాలు అనేటివి ఎవరి పరంగా అయితే సాంకేతికంగా ఉండవచ్చు లేకపోతే స్థానికంగా కూడా ఉండవచ్చు ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు వేరు వేరు ఉన్నా కానీ కొన్ని నిమిషాల్లో కొన్ని కొన్ని అవత్య అవసరాల్లో రెండు ఒకటిగా కూడా ఉండవచ్చు సాంకేతికంగా అంటే ప్రయోగాత్మకంగా ఒకటి ప్రయోగంగా చేసి ఒకటి అభిప్రాయం దానిమ మీద అనుభవం ఉంటే అలా అయితే దను సాంకేతికంగం మనం తీసుకోవచ్చు ఈ రోజుల్లో సాంకేతికత అనేది చాలా ఎదుగుదలలో ఉంది కాబట్టి స్థానిక సంఘాలు లేదా సమాజంలో కలిసి అభిప్రాయాలు మార్పిడి చేస్తున్నాయి విద్యావ్యాప్తి ప్రభావాలు దీని మీద సాంకేతికతకు చాలా ఎక్కువ ప్రభావితం ఉంది ఎందుకంటే విద్యా విద్య అనేది ఖచ్చితంగా సాంకేతికతలోనే ఉంది సాంకేతిక రంగంలోనే చాలా అనేక సార్లు అనేక అనేక సార్లు అభివృద్ధి చెందింది కూడా విద్యకు సంబంధించి సాంకేతికరంగం ఖచ్చితంగా నిజం అవుతుంది